నేను ట్రెక్కింగ్ రెండు సార్లు వెళ్ళాను రెండు సార్లు హరిద్వార్లో నాలుగు సంవత్సరాల క్రితం హరిద్వార్లో ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కాస్త చెత్త అక్కడ కనిపించేది ఎలా అంటే బిస్కెట్ ప్యాకెట్ల కవర్లు చిప్స్ ప్యాకెట్ల కవర్లు కూల్ డ్రింక్స్ డబ్బాలు అక్కడక్కడ కనిపించేవి కానీ మొన్న సంవత్సరం క్రితం రెండో సారి వెళ్ళినప్పుడు చెత్త కాస్త తక్కువ కనిపించింది చాలా చోట్ల బోర్డ్స్ పెట్టడం సైన్ బోర్డ్స్ పెట్టడం చెత్త పడేయ వద్దని చెప్పి రాసి పెట్టడం చెత్త శుభ్రం చేసే మున్సిపాలిటీ వాళ్ళు కూడా కనిపించారు అంతే కాకుండా ట్రేక్కింగ్ చేసేటప్పుడు ఫుడ్ కవర్స్ కాస్త రెస్స్ట్రిక్షన్ చేయడం కూడా జరిగింది ఇది నేను గమనించాను ట్రెక్కింగ్ చేసేటప్పుడు నేను పరిసరాలను క్లీన్గా ఉంచడానికి నేను అని పడేయాల్సిన చెత్త చెత్త కుండీలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతికి మరీ చెత్త కుండిలో పడేయడం జరిగింది అదేవిధంగా నా ట్రెక్కింగ్ స్నేహితులకు కూడా చెత్తను పడేయవద్దు అని డస్ట్బిన్లో మాత్రమే పడేయాలి అని నా విన్నపం